రోజువారి సంభాషణలలో వాడే తెలుగు భాషలో కొన్ని సాధారణ పద బంధాలు అనగా నాకు తెలిసిన పదాలను సృష్టించడానికి ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు కానీ అవి అర్థవంతంగా ఉండాలి అలాగే మనం కొత్తగా పుట్టించే పదాలు సులువైనవి మరియు పలకడానికి అనువైనవైతే త్వరగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఏదైనా పదం విరిగా జన బాహ్యంలోకి రావాలంటే దానిని అంతకన్నా వినగా సృష్టించినవి ఆధునిక జీవనశైలిలో మనుషులు కనిపెట్టినవి వస్తువుల పేర్లు నాకు తెలుగు తెలుగు అన్నట్లయితే చాలా ఇష్టం ఎందుకు అనగా నేను మాతృభాషని ఎంతగానో గౌరవిస్తాను అన్నట్లయితే మాతృభాష అంటే నాకు చాలా ఇష్టం ఇంకా జాతీయాలు అంటే ఇంకా జాతీయములు లేదా జాతీయాలు ఒక జాతి ప్రజలు సంభాషణలు స్థిరపడిపోయిన కొన్ని నానుడులు ఇవి అనగానే అర్థమయిపోయే మాటలు మనిషి జీవితంలో కంటికి కనిపించేది అనుభవంలోకి వచ్చేది అనుభూతిని కలిగించేది ఇలా ప్రతిదానినుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి ఆంగ్ల భాష్యంలో జాతీయము అన్న పదానికి ఇడియం అనే పదాన్ని వాడుతారు జాతీయం అనేది జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాష ఒక జాతీయంలో ఉన్న పదాల అర్థాన్ని ఉన్నది ఉన్నట్లు పరిశీలించే వచ్చే దానిని జాతీయాలు అంటారు చేతికి ఎముక లేదు అన్న జాతీయంలో ఉన్న పదాలకు ఉంటే అర్థం ఎముక లేని చేయనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి కానీ జాతీయానికి అర్థం ధారాళంగా ధనమిచ్చే మనిషి అని కనుక భాషలో పరిచయం ఉన్న వారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్థమవుతుంది నీళ్ళేసుకోవడం అరికాలి మంట నెత్తికెక్కడం డైలాగు పేలడం తూచా తప్పకుండా ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చు జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలుగా అనవచ్చు